హలో నమస్తే అవునండి మీకే విధంగా సహాయపడాలి అవునండి అవును అవునండి పొద్దున నాలుగీటి నుంచి ఏడింటి వరకు ఒక స్లాట్ ఉందండి మళ్ళీ సాయంత్రం మూడు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు ఒక స్లాట్ ఉందండి మీరే స్లాట్ ఇంట్రెస్ట్ అండి ఓకే అండి అయితే రిజిస్ట్రేషన్కి ఒక టూ థౌజండ్ అవుతుందండి యోగా మ్యాట్ ఇవన్నీ మెటీరియల్స్ మీరే తెచ్చుకోవాలి మా గురువుగారు విశ్వనాథ్ అని చాలా పెద్ద గురువు యోగా గురు తను నేర్పిస్తాడండి మా ఇప్పటివరకి చాలా మంది నేర్చుకున్నారు ఒక ఐదు వందల మంది వరకు వస్తారండి రోజు ఈ కోర్స్ వచ్చేసి ఐదు వారాలు ఉంటుందండి మీకు ఏ టు జెడ్ అన్ని ఆసనాలు నేర్పిస్తాం ఇంకేమన్నా తెలుసుకోవాలా అండి యోగా వల్ల బెనిఫిట్స్ ఇంకేమన్నా యోగా వల్ల చాలా లాభాలండి మానసిక ధైర్యం స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి చాలా ఉపయోగాలు ఉంటాయి కొంచెం త్వరగ లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయండి ఎందుకంటే చాలామంది మీకు స్పెషల్ ఆఫర్ ఉంటుంది అ అందుకే కాల్ ఓకేనా అండి చూడండి ఓకే